బతుకమ్మననేది పేరుస్తారు అదెలా పేరుస్తారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మన తోటలో ఉన్న గానీ ఎక్కడేనా అమ్మినా ఉన్నా గానీ పూలు సేకరించి తీసుకునొచ్చి లేకపోతే దొరకకపోతే గన చెట్లు ఎక్కి గానీ మేము అవి పువ్వులు చేయడం జరుగుతుంది అట్ల సేకరించిన పువ్వులని మేము ఇంటికి తీసుకొస్తాము మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చెల్లెవాళ్ళు దానిని ఒక పెద్ద ఆకులో పువ్వులన్నీ రౌండ్ రౌండ్గా పేర్చి హైట్గా చేస్తారు అట్లా నీట్గా కలర్స్ వేసుకుంటూ ఫ్లవర్లు పెట్టుకుంటూ దాన్ని చేస్తారు బతుకమ్మననేది తయారుచేస్తారు దానిలో ఒక దేవుణ్ణి దేవుడు అంటే పసుపు పసుపు కొమ్ముతో దాన్ని దేవుడని మేము అంటాము గౌరమ్మ అని అంటాము మేము దాన్ని ఇలా ఉండి మా లైను మధ్యలో

ముసలిగువ్వ అందరు అమ్మ నాన్న అందరం కలిసి దానిని జరుపుకుంటాము రోజూలాగే బతుకమ్మను ఎంగిలిపూలు అనేది ఫస్ట్ తర్వాత పెద్ద పండగ బతుకమ్మ లోనిది సద్దల బతుకమ్మ ఆరోజు పెద్ద పెద్ద బతుకమ్మలనేది పేరుస్తాము పూలతోని పెద్దపెద్ద ఒక చిన్నది ఒక పెద్దది ఇంటికి రెండు అన్నట్టు సమ్మక్క సారక్క ఎట్టనో ఈ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అట్లా అన్నట్టు వాటిని ఆరోజు పూజించడం జరుగుతుంది దేవుడు ఫోటోల దగ్గర పెట్టి సద్దుల బతుకమ్మనేది చాలా పెద్దది అంటే చాలామంది ఆడపిల్లలమదారు దాన్ని కడతారు అందరూ కలిసికట్టుగా అలా ఆడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందరు కొత్త కొత్త బట్టలు ఏసుకొని రడీగా రడీ అవుతాము షాపింగ్కి వెళ్ళి నచ్చిన బట్టలు తీసుకొని కొనుక్కొని వేసుకుంటాము సద్దుల బతుకమ్మ రోజు సద్దుల బతుకమ్మ రోజు వేసుకున్న తర్వాత సౌండ్ బాక్సులు పెట్టి పాటలు పెట్టి మంచిగా చాలా ఎంజాయ్ చేస్తాము చాలా సంతోషంగా ఉంటాము ఆ ఒక్కరోజు ప్లాస్టిక్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు తర్వాత రోజు దసరా దసరా రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి బయటకు వెళ్తాము ఇంట్లో చికెన్ చికెన్ షాప్కెళ్ళి చికెన్ రెండు మూడు కిలోలు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి తర్వాత మటన్ ఫిష్ కళ్ళు మందు మందు తెచ్చుకుని ఫుల్లు తాగుతాము

చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెడతాము ఒక్క పండుగకి మన తెలంగాణలోనే చాలా పెద్ద పండుగ దసరా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పది రోజుల పండగ దానిని ఈ ఒక్క రోజులో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎట్లుంటుందో ఊహించండి వేరే లెవెల్ ఉంటుంది మేము ఆరోజు మందు అంటే ఫుల్లు తాగుతాం ఏం చేయాలంటే ఆరోజు చేసేస్తాం కొత్త కొత్త బళ్ళు కూడా తీసుకుంటాము హ్యాపీ అనేసి

జ జాతర మన దసరా జరుపుకోవడం అనేది చాలా సంతోషం అయినా విషయం ఇది మా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే మాకు దసరానే దానిని చాలా ఎందుకు అంటే మాకు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా ఇప్పుడు మేము మందు తాగాలంటే రోజు తాగచ్చు అయినా దసరా రోజు తాగితే దాని కిక్కే వేరు దసరా రోజు తాగి ఊగడమే ఎవ్వళ్ళకి వినుడులేదు తాగుతాం కక్కుకుంటూ ఎవరన్నా కొట్టాలంటే కొడతాం ఒక్కరోజు సోది లేకుండా ఉంటాం కింద పడతాం మళ్ళీ లేస్తాం మాకు ఇష్టమైంది చేస్తాం ఒక్కరోజు ఎందుకూ అంటే దసరా అది దానిని దసరా అంటాము మేము చాలా మందీకెళ్ళి తాగి కింద కూడా పడతాం ఫుల్లుగా దెబ్బలు తాకుతాయి మాకు ఈ హాస్పిటలకు కూడా వెళ్తాం మళ్ళీ వచ్చి స్పృహ లేకుండా తాగుతాం పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తాం మా దోస్తులు అందరం కలిసి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్క రోజే కదా అని లైట్ తీసుకుంటారు మా నాన్న కూడా ఫుల్లు తాగుతాడు మా అన్న మా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఫుల్లుగా యూస్ చేస్తాం ఇష్టం ఎట్లా అంటే బాగా పెద్ద పండుగ మాకిది ఈ మొత్తం ఈ లైఫ్ సరిపోతుంది ఇంకా బెస్ట్ ఒక్క మూమెంట్ అంటే ఆరోజు ఆ రోజు ఈగో అనేది మాకు ఉండదు వీడిని దూరం పెట్టాలి వీడిని దగ్గర పెట్టాలన్నది ఉండదు అందరం కలిసే ఉంటాం ఆ ఒక్కరోజు మాలో మాకు ఎన్ని గొడవలున్నా గానీ

ఈ తినని వాళ్ళు అందరూ ఏమైతరు అంటే అమ్మవారి దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు తినరు తినకపోతే వీళ్ళు దసరా సెలబ్రేట్ చేసుకోరు అమ్మవారు కదా చికెన్ మటన్ నాన్ వెజ్ తినద్దు కదా అమ్మవారి పూజలో ఉండి వాళ్ళలా ఉంటారు మేము ఆ ఒక్కరోజు మాత్రం అటెళ్ళము మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు కానీ మేము వెళ్ళము ఆ ఒక్కరోజు మాత్రం వారు తినరు దసరా రోజు అనగా అది ఒకటే బాధాకరమని అమ్మవారి కృప ఉంటుంది తర్వాత దసరా తెల్లారి అమ్మవారునన్నది తీసుకెళ్తారు నిమజ్జనం అన్నది జరుగుతుంది అలా దసరా పండుగ జరుపుకుంటాము మాకు చాలా సంతోషంగా ఉంటుంది దసరా పండుగ వస్తే